జనాలలో నిర్దిష్ట కాలాలలో వచ్చే వ్యాధులు చాలా ఉన్నాయి అందులో కొన్ని చర్మ వ్యాధులు అవి వేడిదద్దుర్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇవి సాధారణంగా వేసవికాలంలో వస్తాయి ఈ వ్యాధులను నివారించడానికి వదులుగా ఉండే దుస్తులు ధరించడం చర్మాన్ని పొడిగా ఉంచడం మంచిది జనాల్ని ఎక్కువగా ప్రభావితం చేసే వ్యాధులలో డెంగ్యూ మలేరియా కూడా ఉన్నాయి ఇవి వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఇవి దోమల ద్వారా వ్యాపిస్తాయి వీటిని నివారించడానికి దోమతెరలు దోమల నివారిణులు ఉపయోగించడం పరిసరాలను శుభ్రంగా ఉంచడం మంచిది మనం ఏ కాలంలో జీవిస్తున్నప్పటికి ఆ కాలంలో వచ్చే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని సాధారణ నివారణ చర్యలు తీసుకోవడం మంచిది అందులో ఒకటి శుభ్రంగా ఉండాలి రెండవది రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి మూడోవది టీకాలు వేయించుకోవాలి నాలుగు దోమ నియంత్రణ చర్యలు తీసుకోవాలి వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి స్వయంగా వైద్యం చేసుకోవడం కొన్నిసార్లు మన ప్రాణానికి ప్రమాదం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి